హలో నమస్తే అండి నాపేరు వర్షితా నేను పలానా

అయితే చికెన్ కూర ఒక్క పదికేజిలు రైస్ ఒక్క ఫిఫ్టీన్ కేజిస్ అలాగే మటన్ ఒక్క ఫైవ్ కేజిస్ సాంబారు పెరుగు పచ్చడి వడియాలు పెరుగు మిరపకాయలు మామిడి కాయ పచ్చడి ఇవన్ని కూడా నాకు ఆర్డర్ కావాలండి నాకు ఎల్లుండి మధ్యాహ్న బోజ్జనం టైముకి తీసుకుని రండి ఒక్క ముప్పై మంది దాకా ఉంటారు ఇప్పుడు ఒక్క మనిషికి ఒక్కటే రెండోమనిషికి ఓ కేజీ చప్పున అన్నం వేస్కున్నా కూడా మాకు ముప్పై మందికి ఇవన్నీ సరిపోతాయి నాకు తెల్సి పదిహేను కేజీలు రైస్కి ఈ టెన్ కేజిస్ చికెన్కి ఐ ఫైవ్ కేజీస్ మటన్కి వీటన్నిటికీ కలిపి నాకు తెల్సి ఒక మీకు ఒక ట్వంటీ థర్టీ థౌజండ్ పడుతుంది నాకు నేను అంతకుముందు కూడా మీకు ఇల్లాగే మా ఇంట్లో చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్కి కూడా ఇలాగే మీ దగ్గరే ఆర్డర్ పెట్టుకున్నాను నాకు ఏమైనా కొంచెం ఇది కొంచెం పెద్ద ఆర్డర్ చేసాను అన్నిటి కన్నా మరి ఇది ఏమైనా కొంచెం తగ్గించి ఏమైనా ఇస్తారా అని అడుగుదామని అనుకుంటున్నాను కొంచెం తగ్గించండి చూడండి ఎప్పుడూ మీ దగ్గరకే కదా మేము వస్తూ ఉంటాము లేదు అంటే మీ దగ్గరన నెక్స్ట్ టైం తగ్గదు అంటే మాత్రం నెక్స్ట్ టైం ఏమైనా కోడ్ యూస్ చేస్తే ఏమైనా తగ్గుతుంది ఏమో అని చూడండి ప్రోమో కోడ్ లాగా ఎందుకు అంటే ప్రతి సారి మీ హోటల్లోనే మేము ఆర్డర్ పెడుతూ ఉంటాము మీ ఫుడ్ అది బాగుంటుంది అని చెప్పి ఈ అందుకే ఈ చిన్న ఆర్డర్ కాకుండా ఇంక ఈసారి పెద్ద ఆర్డర్ పెడదామని చెప్పి నిర్ణయించుకొని ఇంక పెళ్ళి ఆర్డర్ కూడా మీకే ఇచ్చాము పెళ్ళి అం గ్రాండ్గా చేస్తున్నం అండి మా ఇంట్లో వాళ్ళని మాత్రమే మేము ముప్పై మందిని చూసి ఇలాగ మంచి భోజనం పెట్టాలని ఇంత ఆర్డర్ చేసాము కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాము చూడండి ఇదంతా పంపించిన తర్వాత ఆర్డర్ అది ఇచ్చిన తర్వాత కొంచెం చూద్దాం ఎంత తగ్గిస్తారో ఏంటో దాన్ని గురించి మళ్ళీ మాట్లడుకుందాం మనం ఓకే అండి